నమస్తే అండి ఏం పేరు అండి మీ పేరు నా పేరు చిరు అండి ఎక్కడ దాకా వెళ్తున్నారండి ఆహా నేను కాకినాడదాకా అండి రిజర్వేషన్ చేయించుకున్నారా అండి టిక్కెట్టు నేను చేయించుకున్నాను అండి రిజర్వేషన్ లేకపోతే టిక్కెట్ అనేది అసలు ఖాళీ లేదు కదండీ జనం కొట్టుకుని తోసుకుంటున్నారండి చాలా కష్టంగా ఉందండి జనం చూశారు కదండి గుట్టలు గుట్టలుగా తోసుకుంటున్నారండి

మాకు ఈరోజు రిజర్వేషన్ ఉండటం వల్ల ఈ స్థలంలో కూర్చుంటున్నాము కాని తాపీగా లేకపోతే ఈ జనంలో మనం ట్రైన్ ఎక్కాలంటే చాలా కష్టం అండి ఎక్కలేము అండి చాలా రద్దీగా ఉంది నవరాత్రుల ఉత్సవాలు వచ్చేటప్పటకి చుట్టూ ఊళ్ళ నుండి భక్తులందరు ఈ కనకదుర్గమ్మ గుడికి రావటం వలన అస్సలు ఖాళీ ఉండటం లేదండి

అందులో పైగా మనకి విజయవాడ వచ్చేటప్పటికి మన భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళడానికి ఇదే మెయిన్ పాయింట్ కదండీ ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళటం వల్ల ఏమిటంటే ఈ బాగా రద్దీగా ఉంటుంది అండి విజయవాడ అయితే బాగా అవునండి చాలా రద్దీ అండి లేదండి అస్సలు ఖాళీ లేదండి ఈ మధ్యన చాలా జరిగిందండి ఇదివరకుతో పోలిస్తే విజయవాడ స్టేషను చాలా అభివృద్ది చేశారు అండి మార్పులు చాలా చాలా వచ్చాయండి పైగా ప్లాట్ఫారం ప్లాట్ఫారంలు కూడా పెద్ద రాజభవనంలా ఉన్నాయి కదండి చాలా బాగుంటుందండి చూడటానికి ఈ రిజర్వేషన్ లేకపోతే చాలా కష్టం అండి అసలు దీనిలో మనం ప్రవేశించడం చదువుకొని వాళ్ళు కానీ తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే అసలు ఇంకా చాలా కష్టమండి వాళ్ళకి అయితే అసలు చాలా కష్టం అయిపోతుంది

చాలా బాగుంటుంది అండి నవరాత్రి నవరాత్రులకి జనం బాగా పెరిగిపోయారండి

ఇంక ఏముందండి మీరే చెప్పాలి సరే అండి అయితే సరే అండి